రెస్టారెంట్లో ఆఫర్ గురించి నేను కనుక్కున్నాను ఎలా ఒక రెస్టారెంట్లో ఆఫర్ పెట్టారు అయితే దానికి నేను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడానికి ఆ రెస్టారెంట్ యొక్క యాజమాన్యానికి నేను కాల్ చేసి మీ రెస్టారెంట్లో ఆఫర్ ఉందంట కదండి అని కనుక్కొని వా అక్కడ నేను మాకు ఏమైతే కావాలో వారికి ముందుగానే సమాచారాన్ని అందించి ఆ ఫుడ్డు అంటే ఆ ఆహారాన్ని ముందుగానే వారికి తెలియచేసి నేను ఆఫర్లో ఆ ఆహార పదార్ధాలను రిజర్వేషన్ చేసుకుని ఉన్నాను ముందుగానే